అసలు నేనొక ఆర్టిస్ట్ని నేను చాలానే పార్టిసిపేట్ చేసాను అంటే ఇట్లా డ్రాయింగ్ కాంపిటేషన్లల్లో చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అసలు డ్రాయింగ్ బుక్స్ ఇంకా తీసుకునేదాన్ని పెయింటింగ్స్ అసలు ఇంకా ఎక్కడ ఇంకా ఎక్కడైనా కనిపిస్తే కొనుక్కొని రావడమే అట్లుండే నేను హాస్టల్లో అంటే ఫిఫ్త్ నుంచి హాస్టల్లో ఉన్నప్పుడైతే ఏ అక్కడ అసలు కాంపిటేషన్స్ అయితే చాలా జరిగేవి అంటే పోటీలు నేనట్లా చాలా చేసాను ఇంకా ఇట్లా డిస్ట్రిక్ లెవలు స్టేట్ లెవలు నేషనల్ లెవల్స్లో ఇట్లా చాలా చేసాను సర్టిఫికెట్స్ వచ్చిండే కొన్ని వాటి దగ్గర మాత్రం ఇట్లా మన మనది ఎత మంచిగా ఉన్న వేరే వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళు అన్నట్టు కానీ ఇప్పుడు మొన్న మొన్న జరిగిన ఒక పోటీలో మాత్రం డిస్ట్రిక్ లెవెల్లో ఇట్లా ఫస్ట్ వచ్చిన నేను అది ఇట్లా పెయింటింగ్ అది మాత్రం నాకు చాలా ఇట్లా మహా బాగా సంతోషకరమైంది ఆ రోజైతే దాని తర్వాత నేను అంటే రాష్ట్రస్థాయి కూడా వెళ్ళినా అన్నట్టు అక్కడ మాత్రం అందరం వేసినాం కానీ అక్కడ కూడా అంటే వేరే వాళ్ళకిట్లా ప్రైస్ ఇవ్వడం అది కొంచెం బాధాకరమైనా ఇట్లా పార్టిసిపేట్ చేయడం అంటే అంటే అందులో ప్రదర్శించడం అంటే ఆ పోటీలల్లో మంచి అనుభవం ఇలా డ్రాయింగ్ పరీక్షలైతే ఇంకా చాలా రాసాను నేను అవి బాగా అనుభవం ఉంటాయి నాకు ఏదన్నా వేయమని చెప్పిన నాకు ఇట్లా తొందరగా వేసేస్తాను డ్రాయింగ్ అంటే ఇక అంత ఇంట్రెస్టు స్టడీ కన్నా డ్రాయింగ్ అంటేనే ఎక్కువ ఇష్టం అంత అనుభవం అన్నట్టు ఏదన్నా చేయడానికి మాత్రం ఇట్లా ముందుంటాను అంటే చదువు లేకున్నా ఇందులో మాత్రం ముందుంటాను ఈ కాంపిటేషన్స్లల్లో లాంటివి కళాకృతి పోటీల్లో మాత్రం ముందుంటాను అన్నట్టు చాలా అనుభవం ఉంది వీటిలల్లో ఎలిమెంటరీ స్కూల్ ఇంటర్మీడియట్ అప్పుడున్నప్పుడు కూడా నేను చాలా పోటీలల్లోనే ప్రదర్శించాను ఇక్కడ స్కూల్లోనైనా కాలేజ్లోనైనా ఇక్కడ నా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా అట్లా అంటే ఇంకా చాలా చాలా వాటిల్లో పాల్గొన్నాను అందరూ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది అంటరు కదా అందులో ఇదొక కళ అన్నట్టు ఎప్పుడైతే మనం పెయిటింగ్స్ ఇస్తామో మంచి ఇట్లా మన మైండ్లో ఏదున్నా కానీ ఇట్లా మంచిగా కామ్ కామ్ అయిన మంచిగా ప్రశాంతత అనేది వస్తుంది అందుకు ఇవి మనకి ఇవి చాలా చాలా ముఖ్యమైనవి వీటిలల్లో ఒకవేళ రాకున్నా కానీ మనం ఇంట్లో కూర్చొనైనా వేసుకోవచ్చు అది చాలా అనుభవం ఇస్తుంది